నమస్కారం అండి ఏం కావాలండి మీకు ఉన్నాయి అండి కాయలు కాయలలో ఏ రకం కావాలండి మీకు మామిడికాయలు ఉన్నాయి అండి దానిమ్మ కాయలు కూడా ఉన్నాయి అండి బత్తాయి కూడా ఉంది మీకు ఏ రకం కావాలండి కాయలు అవునా అండి సరేనండి ఇక్కడ మామిడి కాయలు రెండు కేజీలు వచ్చి మీకు రెండు వందల యాభై పడుతుంది అండి రెండు కేజీలు వచ్చి రెండు వందల యాభై పడుతుంది అండి ఇంకా దానిమ్మకాయలు కేజీ వచ్చి మీకు వంద రూపాయలు పడుతుంది అండి రెండు కేజీలు రెండు వందలు అండి ఇంకా బత్తాయి వచ్చేసరికి బత్తాయి పళ్ళు మీకు రెండు కేజీలు వచ్చి వంద రూపాయలు పడుతుంది అండి అవునండి ఒకటి వంద రూపాయలు పడుతుంది అండి రెండు కేజీలు వచ్చి రెండు వందలు అండి ఇంకేమైనా కావాలాండి ఉంది తీసుకుంటున్నారా అండి అన్నింటి మీద మీకు తగ్గిస్తాము మేము ఒకసారి నేను ఎంత అయిందో చెప్తున్నాను అండి మీరు మామిడికాయలు వచ్చి రెండు కేజీలు తీసుకుంటున్నారు కదా రెండు యాభై రెండు యాభై అండి అయిదు వందలు అవుతుంది అండి అవి వచ్చి రెండు కేజీలు అడిగారు కదండి ఒక్కక్క కేజీ వంద రూపాయలు అయితే రెండు కేజీలు రెండు వందలండి ఇంకా ఆరు ఆరు యాభై అవుతుంది అండి ఏడు యాభై ఇంకా బొప్పాయి వచ్చి రెండు కావాలన్నారు కదండి అవి ఒక రెండు వందలు అండి మొత్తం తొమ్మిది యాభై అవుతుంది అండి అయ్యో అంత రాదండి మరి మీకు నేను కావాలంటే మీకు యాభై రూపాయలు తగ్గిస్తాను అండి తొమ్మిది వందలకి తీసుకోండి ఏమండి మా దగ్గర అన్ని తాజావి ఉంటాయి అండి అన్ని ఇప్పటికీ ఇప్పుడు వచ్చినవే ఉంటాయి అండి అవునండి తగ్గిస్తామండి ఇంకా ఏమైనా కావాలా అండి మొత్తం తొమ్మిది వందలకి తీసుకోండి ఇచ్చెయ్యమంటారా అండి సరేనండి ధన్యావాదాలు అండి